హైకింగ్లో చాలా అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి కానీ ఒకసారి నా స్నేహితుడు చెప్పిన అనుభవం నాకు చాలా బాగా నచ్చింది అతను ఒక హిల్ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మార్గంలో పూర్తిగా తప్పిపోయాడు గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయడం లేదు నైట్ టైం కావడంతో కొంచెం భయంగా అనిపించింది కానీ అదే సమయంలో కొంతమంది స్థానిక గ్రామస్తులు అక్కడి నుండి కనిపించారు వారిని తమ ఇంటికి తీసుకు వెళ్ళి భోజనం పెట్టి మరుసటి రోజు మార్గం చూపించారు ఊహించని కానీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అది ట్రెక్కింగ్లో ఫోటోలు ఎలా తీస్తారు అంటే మొదటిగా కాంతి సరిగ్గా ఉండేలాగ చూసుకోవాలి రెండవది రా ఫార్మాట్లో క్లిక్ చేయడం మంచిది మూడవది తక్కువ యాంగిల్స్ మరియు క్రియేటివ్గా ఫ్రేమింగ్ చేసుకోవాలి నాల్గవది ఒకవేళ అవకాశం ఉంటే డ్రోన్ ఫోటోగ్రఫీ ట్రై చేయడం మంచిది అంతేకాకుండా మోషన్ ఫొటోస్ తీయాలి అంటే గోప్రో లాంటి కెమెరాలు ఉపయోగించాలి లైట్రూమ్ స్నాప్స్పీడ్ పిక్సల్ లాంటి టూల్స్తో ఫోటోలను మెరుగుపరచవచ్చు ఫోటోలు ఎక్కడ పోస్ట్ చేస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లలో ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్లో రెడ్డిట్ మరియు పింట్రెస్ట్ ఇంట్రస్ట్లో మరియు అంతేకాకుండా యూట్యూబ్ బ్లాగ్స్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు